హలో సార్ చెప్పండి సార్ ఇది తాజ్ గ్రాండ్ హోటల్ చెప్పండి వెజ్ నాన్ వెజ్ అండి నాన్ వెజ్ ఓకే నాన్ వెజ్లో ఏంటండి మటన్ చికెన్ చికెన్ చికెన్ బిర్యానీ

టోటల్ హౌ మెనీ ఐటమ్స్ సార్ ఎన్ని ఎన్ని ఎన్ని కావాలి సార్ ఐటమ్స్ అన్నీ

ఎనిమిది ఫ్యామిలీ ప్యాక్లు ఇంకా ఓకే అండి మేం ఓవెన్లో పెడతామండి ఎక్కువ ఇప్పుడు మీకోసం అయితే చేసి పెడతాం తొందరగా ఉంటుంది దాంతో ఇంక్లూడింగే ఎగ్ ఉంటుంది పాపడ్ ఉంటుంది ఫ్రూట్లో బనానా ఉంటుంది కిళ్ళీ కూడా ఇస్తారండి

ఓకే అండి రైస్ ఇంక్లూడింగ్ వస్తుందండి మీరు వ కర్డ్ రైస్ సెపరేట్ కట్టాలండి ఓకే అండి స్వీట్ ఇది కామన్ అండి ఇంక్లూడింగ్ వస్తుంది ఒక ఎక్స్ట్రాగా కావాలి పాయసం పాయసం ఓకే అండి లే ఓకే అండి మా మీరు వచ్చినా పర్లేదు లేదంటే బిల్ నేను ప్యాక్ చేసి పంపిస్తానండి అవును ఓకే అండి మీరు గూగుల్ పే చేయచ్చు గూగుల్ పే అయినా ఫోన్ పే అయినా మాకు అన్నీ అవైలబులే ఉంటుంది నేను పంపిస్తానండి ఇదే కదా లొకేషన్ మీరు షేర్ చేసారు అదే నెంబర్ కదా ఓకే అండి ఓకే టెన్ టెన్ మినిట్స్లో ఉంటుందండి మీకు ఫుడ్ షూర్ అండి ఓకే అండి ఓకే ఓకే సార్ ఓకే అండి ఓకే అండి